మా కుటుంబంలో ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలు గోవాకు వెళ్ళాలి అనుకున్నాము మే నెల ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గోవాకు చేరుకొని మా బాబు బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అనుకున్నాము మా ఇల్లు గాయత్రి ఎస్టేట్లో మొదటి లైన్ చివరి ఇల్లు అక్కడికి మీ ట్యాక్సీని తీసుకొని రాగలరు